నాకు భారత దేశంలో ఇష్టమైన రాష్ట్రం తెలంగాణ ఎందుకు అంటే తెలంగాణలో చూడవలసిన తె ప్రదేశాలు చాలా ఉన్నాయి దాంట్లో ఒక హైదరాబాదే దాదాపు సెవెన్ డేస్ టూర్ చేయవచ్చు హైదరాబాద్లో హైదరాబాద్లో చూడాల్సినవి చార్మినార్ ఒక్కటి గోల్కొండ ఒక్కటి మ్యూజియమ్స్ ఒక్కటి అసెంబ్లీ ఒక్కటి ట్యాంక్ బండ్ ఒక్కటి ఎన్టీఆర్ పార్క్ రామోజీ ఫిలిం సిటీ వండర్లా

వేయి స్తంభాల గుడి అండ్ రామప్ప టెంపుల్ ఇవి వరంగల్ది వరంగల్ నుంచి దాదాపు ఒక్క సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్లో వేములవాడ ఉంటుంది రాజన్న రాజన్న టెంపుల్ ఉంటుంది ఇవన్నీ తెలంగాణలో చూడవలసిన ప్లేసెస్